సార్ నా పేరు దిలీప్ షా సార్ మీ విజ్ఞాన్ అదే మాట్లాడాను కదా సో మీ కాలేజీలో నాకు ఇంటర్వ్యూ ఉంటుంది షెడ్యూల్ అయింది సార్ సో అందుకని అ ఆ ఉద్దేశం మేరకు మీతో ప్రస్తుతం నేను విశాఖపట్నంలోని చిన్న మసీదు వాడలో ఉంటున్నాను సార్ నారాయణ సిరిప్పురం అవును అండి అవును అండి అందుకే మంచిది కాబట్టే మీలాంటి ఒక మంచి సంస్థలో ఉండటానికి ఆసక్తి చూపుతున్నాను ఎంసెట్ తొ తొమ్మిది వందల తొంభై ఎనిమిది అండి అవును అండి అందుకనే మీ సంస్థను ఎంచుకోవడం జరిగిందండి మీ సంస్థలో నాకు అత్యద్భుతంగా నచ్చినది మీయొక్క అన్యోన్య మరియు అద్భుతమైన మాస్టర్లు మరియు ప్రొఫెసర్లు వీరి యొక్క ప్రోత్సాహం మేరకు చాలా చాలా మంది ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు మాకు తెలిసినది అవును అండి మూవీకి వెళ్ళాలి అంటే ఖర్చు అవుతుంది అండి కానీ చదువుకైతే ఖర్చు ఖర్చు ఎందుకు అండి

అవును అండి ఎంత అవుతుంది అండి అంటే పారితోషికం యాభై లక్షలు తక్కువే కదండి మీరు ఏదో కోటి రూపాయలు అన్నట్టు చెప్తున్నారు ఏంటండి యాభై లక్షలు పెద్ద మొత్తమే కాదు అద్భుతం కానీ ఒక ఎంసెట్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది వచ్చిన వాడికి కూడా అదే ఫీజు అవసరమా అండి అద్భుతం అండి అర్థమైంది అండి కానీ మీ సంస్థనే అన్నిటి కంటే గొప్ప అండి కనుక మీ సంస్థలో రావడం నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం అద్భుతం అద్భుతం అండి తప్పకుండా అండి దువ్వాడ దువ్వాడ ప్రక్కన అండి స్టేషన్ ప్రక్కన తెలుసండి నిన్న కూడా వచ్చాను అండి కాకపోతే మీరు లేరన్నారు అందుకనే మీకు ఇప్పుడు ఫోన్ ద్వారా సంభాషణ చేయడం జరుగుతున్నది రేపు ప్రొద్దున మీరు ఏ సమయమున ఖా ఖాళీగా ఉంటారో చెప్పగలరా సరే అండి మధ్యాహ్నం ప పన్నెండు గంటలకి మీ దగ్గర ఉంటాము తప్పకుండా ధన్యవాదాలు